నేను లాస్ట్ టైమ్ ఓలా టాక్సీలో వెళ్ళాను అది చాలా సౌకర్యంత సౌకర్యవంతమైన జర్నీ ఇంకా డ్రైవర్ కూడా చాలా సేఫ్గా నన్ను అక్కడ డ్రాప్ చేశాడు నేను మళ్ళీ అదే టాక్సీ బుక్ చేయాలి అనుకుంటున్నాను